ఈ మధ్య రోడ్లు వెడల్పు కోసం అండి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వయసు ఉన్న చెట్లని నరికి వేస్తున్నారండి మళ్ళీ మొక్కలు నాటే కార్యక్రమం గవర్నమెంట్ చేపడుతుంది అందరం కలిసి మొక్కలు నాటుతున్నాం వాటి నీళ్ళు పోసి పెంచుతున్నాం మళ్ళీ ఇవి అంత నీడ ఇవ్వాలంటే మళ్ళీ పది నుంచి పదిహేను సంవత్సరాలు కాలం పడుతుంది కదండి మళ్ళీ అవి అంతంత చెట్లు అవ్వాలంటే ముందుగా ఒక ప్లాన్ లేకుండా గవర్నమెంటు ఈ రోడ్డు వైండింగ్లని ఇలాంటివన్నీ చేపట్టి చెట్లని నరికేస్తుమది అండి ఆ చెట్లని మనం ప్రజలు ఎంతో నీడని ఆక్సిజన్ని కూడా కోల్పోతున్నాం అండి ఈ చెట్లు నరికేయడం వల్ల కానీ చెట్లుని నరకకుండా చెట్టుని చెట్టు పళంగా తీసి ఇంకో చోట పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తే బాగుండండి కళ్ళ ముందు పెరిగిన చెట్లను అలా నరికి వేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అండి ఎంతోమంది ఎండాకాలం పాపం రోడ్డు మీద చెట్ల కింద సేద తీరుతుంటారు ఈ సంవత్సరం అయితే అది కూడా లేకుండా అయిపోయింది అండి ప్రజలకి మొత్తం రోడ్డు వైండింగ్ పేరుతో చెట్లు అన్నీ నరికి వేశారండి ఎన్నో చెట్లు వర్షం పడితే చెట్లు పెడదాం చెట్లు పెడదాం అనుకుంటాం కానీ ఆ మొక్కలు పెద్దయి అవ్వాలి నీడని ఇవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు అండి మన పిల్లలకు మనవళ్ళు కూడా పుడతారు అన్నమాట అందుకే అండి చెట్లను నరకకుండా ఉండే ఏర్పాట్లు చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను అండి